గ్రామీణం లేదా పట్టణ ప్రాంతాల్లో కూడా షుగర్ బీపీ అనేది చాలా సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి ఉంటానే ఉన్నది దానికి ఎక్కువ కారణం ఏమిటంటే మనం డెయిలీ వర్క్ చేసి ఆ ప్రెజర్ వల్ల మనం బీపీ అనేది ఎక్కువ పెరగడమే కాకుండా మన లైఫ్ స్టైల్ అనేది చాలా ఎలా పడితే అలా ఉండడం కూడా దానికి ఎక్కువ కారణం అవుతూ ఉంది మన లైఫ్ స్టైల్ వల్ల మనం ఎప్పుడు పడితే అప్పుడు మనం ఫుడ్ అని తింటూ ఉంటాం అంతే కాకుండా సమయానికి ఫుడ్డు తినకపోవడం సమయానికి పడుకోకపోవడం వల్ల కూడా షుగర్ అనేది ఎక్కువగా అవుతుంది అని చెప్పాలి అలాగే బయట జంక్ ఫుడ్ ఎక్కువగా మనం తినడం వల్ల కూడా షుగర్ లేదా బిపి లాంటి లేదా గుండె సమస్యలు అనేది ఎక్కువగా వస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు ఈ ఆధునిక జీవనశైలి వల్ల మనకి కొత్త కొత్త రోగాలు కూడా రావడం అనేది జరుగుతుంది అదే మన పూర్వీకులకు ఇలాంటి రోగాలని ఉండేవి కాదు ఎందుకంటే వారు అన్ని చాలా ఖచ్చితత్వంగా ఖచ్చితంగా ఇలా ఫలానా విధంగా చేయాలని ఒక పని అనుకొని ఆ విధంగానే చేసేవారు ఎలా పడితే అలా చేసేవారు కాదు ప్రతిదానికి ఒక టైం పెట్టుకునేవారు పడుకోవడానికి అయినా తినడానికైనా లేదా పని చేసుకోవడానికైనా వాళ్ళకంటూ ఒక సమయం అనేది వాళ్ళు పెట్టుకునేవారు ఇప్పుడైతే అలా కాదు ఏ సమయంలో పడితే ఆ సమయంలో చేయకూడని పనులైన మనం చేస్తానే ఉన్నాం పడుకోవాల్సిన టైంలో పడుకోకుండా తినాల్సిన టైంలో మనం తినకపోవడం వల్ల మనకి బీపీ షుగర్ హృదయ రోగాలు వంటివి ఎక్కువగా వస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు ఈ ఆధునిక జీవ శైలి అనేది మానవుడిని ఎంతగానో పైకి తీసుకొచ్చినప్పటికీ హెల్త్ పరంగా మాత్రం ఎంతగానో కిందకి తీసుకొచ్చిందని మనం చెప్పుకోవచ్చు